ఎన్టిఆర్ జిల్లాలో జనార్ధారణ పొందిన కొన్ని స్థానిక క్రీడలు టేబుల్ టెన్నిస్ వాలీబాల్ అండ్ హ్యాండ్బాల్ ఈ కార్యక్రమాలు తరచూ చేస్తూ ఉంటారు అండ్ ఎన్టిఆర్ జిల్లాలోని వివిధ స్టేడియమ్స్ ఉన్నాయి అండ్ ఎన్టిఆర్ జిల్లా విజయవాడలోని గవర్నమెంట్ గాన్ గవర్నమెంట్ మున్సిపల్ స్టేడియంలోని ఇంటర్ కాలేజెట్ అండ్ అండ్ వివిధమైన కార్యక్రమాలను చేస్తూ ఉంటారు అండ్ క్రీడలు ఉపయో చేస్తూ ఉంటారు హ్యాండ్బాల్ వాలీబాల్ అండ్ హ్యాండ్ టేబుల్ టెన్నిస్ అండ్ వివిధ రకములైన క్రీడలను ప్రోత్సహిస్తూ ఉంటారు ఎవరీ మంత్ ప్రతి నెల వివిధ రకాలైన క్రీడలను క్రీడలను వివిధ కార్యక్రమాలను చేస్తూ ఉంటారు అండ్ విద్యార్థులను సేకరించి ప్రతిభావంతుల విద్యార్థులను ఏవేవో క్రీడల్లో ఎవరెవరు ప్రతిభావంతులో వాళ్ళని తీసుకొని వేరే జిల్లాలకు తీసుకెళ్ళి వివిధ పోటీలను చేస్తూ ఉంటారు అండ్ పోటీల్లో మొదటి వచ్చిన వాళ్ళందర్నీ సేకరించి వాళ్ళకి వివిధ రకమైన సా సామాజిక సంప్రదాయాలల్లో అండ్ వాళ్ళని సత్కరిస్తారు వాళ్ళకి ట్రోఫీలు మెడల్లు చాలా బహుకరిస్తారు అండ్ ఎన్టిఆర్ జిల్లాలో చాలా క్రీడలకు ప్రజాదరణ చాలా ఉంది